గుడ్ ఈవినింగ్ సార్ మేము మీ స్టూ ఎన్ఎమ్హెచ్ఎస్ నుంచి స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం ప్రిన్సిపల్ని నేను మీ కొడుకు చాలా బాగా ఇంప్రూవ్ అయితున్నాడు సింగింగ్లో కూడా ఇంకా స్టడీస్లో ఇంకా ఇతర యాక్టివిటీస్లో కూడా చాలా బాగా ప్రి ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నాడు మంచిగా ఆక్టివ్గా ఉన్నాడు అన్నీ యాక్టివిటీస్లో అయితే అతనికి చాలా అవునండి ఇంకోటి వాళ్ళు వాడు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యిండు సింగింగ్లో కూడా ముందుతో పోల్చుకుంటే చిన్న నుంచి వాడికి సింగింగ్ అంటే చాలా ఇష్టం అంట కదండి మొన్న మొన్న మాకు అది రిపబ్లిక్ డే రోజు పాడిండు రిపబ్లిక్ డే రోజు పాడిండు స్టేజ్ మీద స్కూల్లో చాలామంది చాలా ఇంప్రెస్ అయ్యారు చాలామంది గిట్ల పెద్దపెద్ద గెస్ట్స్ గెస్ట్ గెస్ట్ కూడా వచ్చారు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో ఇంప్రెస్స్ అయ్యారంట కాబట్టి మేము ఒక ఆపర్చునిటీ ఇద్దామని అనుకుంటున్నాం అండి మన తెలుగు సింగింగ్ అనేది ఒక ప్రోగ్రాం ఉందండి మనకు మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది అది కాబట్టి ఈ వచ్చే ట్వంటీ ఫిఫ్త్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చే మంత్లో ఉంది కాబట్టి వాళ్ళ కొంచం సపోర్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాం మీరు గీడా సపోర్ట్ చేస్తే కొంచెం ఇంప్రూవ్ అవుతాడు ఇంకా చాలా మంచిగా ఇంకోటి ప్రైస్ పోజ్ ప్రైస్ పోజ్ గిట్టా ఉంది సర్టిఫికెట్స్ గోల్డ్ మెడల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుర్రు కాబట్టి కొంచం వానికి కొంచం సపోర్ట్గా ఉంటే వాడు గిట్ట ఇంప్రెస్ అయ్యి మంచిగా యాక్టివిటీ గిట్ట మంచిగా అన్నీ చేస్తాడు మంచి సింగింగ్ చేస్తాడు అని చెప్పి నాది ఒక అభిప్రాయం అండి యా ఖచ్చితంగా వెల్కమ్